వయసు మళ్ళిన వాళ్ళు ఆడే ఆడుకునే ఆటలు ఏంటంటే చెస్ అలాగే క్యారం బోర్డు ఇంకా హౌసి జల్దీ ఫైవ్ అటువంటి చాలా ఆటలు ఇంకా ఉన్నాయి పేకాట ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఏంటంటే వారు కూర్చొని ఆడుకునే ఆటలు వారు ఎక్కువ ఆడవ చ్చు ఎందుకంటే వారు మనలాగా పరిగెత్తి కట్టా ఆడలేరు కాబట్టి పెద్దవారు ఎప్పుడు కూర్చుని వారి యొక్క మెదడుకి పని పెట్టేటువంటి ఆటలాడడం అనేది వారికి చాలా మంచిది అలాగే పెద్ద వాళ్ళు కూర్చొని ఇటువంటి ఆటలాడడం వల్ల పిల్లలు వారితో పాటు కూర్చోవడం ద్వారా వారి యొక తెలివితేటలు అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది పెద్దవారికి మాత్రం అయితే వారు కూర్చుని ఆడడం వల్ల వారు ఇంకా ఆడగలరు ఎక్కువసేపు ఇంకా ఎక్కువ సేపు ఆనందంగా ఈ యొక ఆటలాడి వారు చాలా హ్యాపీ గా సంతోషంగా ఉంటారు వారు ఇటువంటి ఆటలు ఎక్కువ ఆడాలి వాళ్ళు ఎక్కువ నడిచే ఆటలు గాని పరిగెత్తే ఆటలు గాని ఆడలేరు కాబట్టి వారు కూర్చొని ఈ ఆటలు చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఆటలు అయితే వాళ్ళు ఆడవచ్చు